హలో ఉత్తేజ్ హౌ ఆర్ యు ఎలా ఉన్నావు మనం ఫ్రెండ్స్ కదా మరి ఇంత మర్యాద ఎందుకులే సార్ సార్ ఎందుకులే ఉత్తేజ్ ఇక్కడ మన న్యూస్ పేపర్ ఉంది కదా న్యూస్పేపర్స్

న్యూస్ పేపరు నీకు ఏది ఇష్టము సాక్షి నాకేమీ సాక్షి అంతగా ఇదిలే దాని గురించి ఏమన్నా చెప్పగలవా నువ్వు ఓకే సార్ ఓకే ఓకే నేను ఎక్కువ చూసిందంతా టీవీ నైన్ తెలుసు కదా టీవీ నైన్ ఈటీవీ కూడా ఈవెంట్స్ అనేవి సెలెక్ట్ చేస్తున్నారు మళ్ళీ ఏ టైం అప్డేట్ అయితే ఆ టైంకి అక్కడ తెలిసిపోతుంది అనమాట ఎట్టాంటి ప్రాబ్లం అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎలాంటి ఎడ్యుకేషన్ సంబంధించిందైనా మనం అప్డేట్ తెలుసుకోవచ్చు నాకు తెలుస్తుంది టీవీ నైన్ ఆంధ్రజ్యోతి అనేది బెస్ట్ అనిపిస్తుంది చాలా చాలా ఈవెంట్స్ కూడా చేస్తున్నారు సెలబ్రిటీస్ పెట్టుకొని వారికి ఇన్కమ్ కూడా ఇస్తున్నారు సో ఆ యొక్క ఛానల్ ద్వారా చాలామంది బెనిఫిట్స్ కూడా ఉన్నాయి

ఓకే ఓకే